హలో నమస్తే అండి యశోద గైడేనా అండి యశోదస్ టూరిస్ట్ గైడేనా అండి అదేనండి మేము హైదరాబాదు నుంచి వస్తున్నాము ఆంధ్రప్రదేశ్కి ఆ మాకు కొన్ని ప్లేసెస్ ఏమన్నా చూపిస్తారా ఆంధ్రప్రదేశ్లో లేదండి మీరే చూపించాలి మాకు అంతగా ఐడియా ఏం లేదండి ఏ ఏ ప్లేసెస్ తీసుకెళ్తారండి ఆ ఓకే అండి కొంచెం హాట్ చిల్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయండి అందులో ఓకే నండి ఫుడ్డు ఓహో ఓకే నండి రూమ్స్ ఫుడ్డు మీరే అవైల అవైల ఇస్తారా లేదా మేమే ఏమైనా బయటి నుంచి చేసుకోవాలా ఓకే నండి కాస్ట్ ఆఫ్ మనీ ఎంత అండి మొత్తం అన్నిటికీ ఓహో ఓకే నండి ఇప్పుడు ఓకే నండి ఫుడ్ అది బాగానే ఉంటుంది కదండి ఓకే నండి ఎన్ని డేస్ ట్రిప్ అండి ఇది ఓకే నండి ఆ ఆ చేస్తామండి కొంచెం మనీ చూడండి ఆహా ఓకే నండి నేనొక ఫోర్ త్రీ టు ఫోర్ డేస్ లో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతామండి అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానండి అక్కడికి వచ్చాక ఆ ఓకే నండి ఉంటాను థ్యాంక్యూ అండి ఓకే